సార్ నమస్తే సార్ నేను ఒక ఇన్సూరెన్స్ ఏ ఏజెంట్నండి అది ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీలో కట్టిద్దామని వచ్చానండి అది ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సార్ ఇప్పుడు వచ్చి ఇన్సూరెన్స్ మా కంపెనీ వచ్చి ఇదివరకు ఏంటంటే పెద్దవాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్స్ అనేది పెట్టిందండి లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే గమ్మున సడన్గా ఏమైనా అయితే వాళ్ళకి అమౌంట్ ఫ్యూచర్లో వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం ఫ్యామిలీ కోసం ఉపయోగించుకునేలా పెట్టిందండి ఇప్పుడు మేము వచ్చి ఏంటంటే అండి పెద్దవాళ్ళకి పిల్లలకి కూడానండి అంటే మీరు పెద్దవాళ్ళకైనా కట్ట వచ్చు పిల్లవాళ్ళ పేరు మీదైనా కట్టుకోవచ్చు పిల్లవాళ్ళకి ఎందుకంటేనండి వాళ్ళ ఫ్యూచర్ రేపు పొద్దున్న పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలన్నా అమ్మాయికి పెద్దయ్యాక పెళ్ళి చెయ్యాలంటే గమ్మున సడెన్గా మీరు ఏదైనా మ్యారేజ్ ఫిక్స్ అయిపోతే మీరు సడన్గా అప్పటికప్పుడు అమౌంట్ అనేది మీకు సెట్ అవ్వదు కదండి సో అదే టైంలో ఏజెంటుకి మీరు ఇలా ప్లాన్ సెట్ అయ్యిందని మీరు పెట్టుకుంటే మీకు అమౌంట్ అనేది యూజ్ అవుతుందండి తర్వాత ఫ్యూచర్లో లేదు అలాగే ఎడ్యుకేషన్ పరంగా రేపొద్దున్న పై చదువులకి కానీ మీ పిల్లల్ని పంపాలంటే కనుక దానికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి అంటే ఒకేసారి అంత అమౌంట్ అనేది మనం చూడలేము కదండి ఎందుకంటే ప్రతీ కాలేజీలో కూడా ఎక్కువ అమౌంట్ అనేది ఫీజు కట్టమని అడుగుతారు మనం ఒకేసారి అంత కట్టాలంటే మనం కుదరదు కదండి మనకి వాళ్ళెక్కువ టైం కూడా ఇవ్వరు మనకి అలాంటి టైములో ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి అది మీరు కట్టుకునే దాని మీద ఉంటుంది రెండు విధాలుగా కట్టుకుని మీరు పదిహేను సంవత్సరాలకు కట్ట వచ్చండి ఇరవై సంవత్సరాలకు కట్టుకోవచ్చండి అది మీరు పదిహేను సంవత్సరాలకు కట్టుకునే పరమైతే మీకు రెం పదిహేను సంవత్సరాలు అయిపోతున్నాయి అనగా లాస్ట్ రెండు నెలలు మీరు కట్టాల్సిన అవసరం లేదండి ఆ రెండు నెలల అమౌంట్ కంపెనీయే పే చేస్తుందండి కంపెనీ నుంచి మేము కడతామండి అలాగే మీరు ఇరవై సంవత్సరాలు కట్టే పరమైతే మీరు నాలుగు సంవత్సరాల్లోకి నాలుగు నెలలు కట్టక్కర్లేదు అండి నాలుగు నెలలు కట్టక్కర్లేకుండా కంపెనీ పే చేస్తుందండి అదండి ప్లాన్ స్ట్రక్చర్ మీకు అమౌంట్ ఎప్పుడు వెంటనే లేట్ అవుతుందనేది ఏమి ఉండదండి మీకు అమౌంట్ ప్రాసెస్ ఎలాగా మీరు పెట్టుకున్న వెంటనే ప్రాసెస్ అయిన ఒక త్రీ మంత్స్లోపే మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుందండి మీరు అమౌంట్ మళ్ళీ ఏమైనా అవుతుందని ఏమీ లేదండి ఇక్కడ చాలామంది కూడా మీ ఏరియాలోనే చాలామంది కూడా మీరు తీసుకున్నారండి పాలసీ అనేది అదే ఆలోచించుకోండి నేను నెంబర్ ఇస్తాను నంబర్ చెప్తాను మీరు ఫోన్ చెయ్యండి కంపెనీ నుంచి మేము మళ్ళీ వస్తామండి నెంబర్ చెప్తానండి ఆరు మూడు సున్నా తొమ్మిది ఆరు సున్నా ఐదు ఒకటి ఏడు తొమ్మిది ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా దీని గురించి కాల్ ఫోన్ చెయ్యండి